నేను నాకైతే అందించిన ఆర్డర్ అయితే చాలా టైమ్ కి అయితే తీసుకొచ్చిచ్చాడు డెలివరీ బాయ్ సో అందువలన నేనైతే డేలర్ బాయ్ డెలివరీ బాయ్ కయితే అవుట్ డేస్ పైవ్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే డెలివరీ టైమింగ్ అయితే టైమింగ్ అయితే బాగా మెయింటెన్ చేసిండు టైమ్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ టైమ్ కి అయితే తీసుకొచ్చిండు అండ్ ఎలాంటి నా ప్రోడక్ట్ ఎలాంటి నా ఫుడ్ అయితే ఉందో ఆ ప్రోడక్ట్ అయితే మంచి ప్యాకింగ్ తోనైతే తీసుకుని వచ్చిండు అండ్ నేను అడిగినట్లయితే ఎక్స్ట్రా కవర్ అండ్ ఎక్స్ట్రా ప్లేట్ అయితే కూడా తీసుకొచ్చిండు సో అందుకని ఈ ఇలాంటి డెలివరీ అబ్బాయి కయితే నేను ఫైవ్ స్టార్స్ కి ఫైవ్ స్టార్ ఇవ్వాలనుకుంటున్నాను డెలివరీ రేటింగ్ అయితే అండ్ నేను ఆర్డర్ చేసిన ఫుడ్ రెస్టారెంట్ కూడా చాలా బాగానైతే ఉన్నది ఫుడ్ టేస్ట్ కోచ్చేసరికి టేస్టింగ్ కూడా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇయ్యచ్చు ఫుడ్ టేస్ట్ కి వచ్చేసరికి అండ్ ప్యాకింగ్ విషయానికి వచ్చేసరికి ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఐతే ఉన్నది వితౌట్ ఎనీ డామేజ్ అయితే అండ్ ప్రొడక్ట్ కూడా నేను అనుకున్నట్టు వచ్చేవరకు కూల్ అయితే కావచ్చు అని అనుకున్నాను కానీ ప్రొడక్ట్ మంచి స్పైసి టేస్టీ టేస్ట్ విషయానికి వస్తే స్పైసీ ఉన్నది అండ్ చాలా వేడిగైతే ఉండాలనుకున్నా ఎక్స్పెక్టేషన్ చేసినా అండ్ వేడి అయితే ఎలాంటి వేడి అయితే తగ్గలేదు నార్మల్ రెస్టారెంట్లో ఎంత వేడితో నైతే తింటామో అదే వేడితోనైతే నాకు వచ్చింది చల్లగ కాకుండా తీసుకొచ్చి ఇచ్చారు డెలివరీ బాయ్ సో అందుకని నాకైతే చాలా మంచిగా అనిపించింది అలానే అలాంటి డెలివరీ బాయ్స్ ఉంటే టైమ్ టు టైమ్ డెలివరీ చేసుకుంటూ ఉంటూ మనకైతే చాలా కష్టమర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతాం మాలాంటి కస్టమర్స్ అంతా అండ్ ఎలా పాటించాలి అని అనుకుంటున్నా అందరు డెలివరీ బాయ్స్ కూడా టైమ్ టు టైమ్ అయితే అందరికీ ఫుడ్ నైతే అందించాలి అండ్ ఏం డిలే చేయకుండా మళ్ళ అట్లా చేయొద్దు సో రెస్టారెంట్స్ లో అయితే తొందర తీసుకొచ్చిండు అదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఆర్ రెస్టారెంట్ సంబంధించిన అయితే మంచి ఫుడ్ అయితే బాగుంది అండ్ వాళ్ళయితే క్యారెట్ బీట్రూట్ సలాడ్స్ కూడా ఇచ్చారు సలాడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి ఫ్రెష్ ఐటమ్స్ అయితే పంపించారు సలాడ్స్ ప్రకారం క్యారెట్ బీట్రూట్ అండ్ తర్వాత సోంపు ప్యాకెట్ కూడా పంపించారు ఫుడ్ తిన్నక సోంపు తీసుకొవడానికి సో ఇలా ఉంటనయితే మనమైతే ఏ విషయంలోనైనా స్టార్ రేటింగ్స్ అయితే అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఐతే ఇచ్చేయచ్చు సో ఇలాంటి వర్కర్స్ ఉంటే అయితే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది కంపెనీ కి